మాడితోటుంది మాడితోటలో నూగులు చల్లుకుంటాము ఆ నూలు అదే నూగులు చల్లుకొని ఏ ఏ ఫలితానికి ఏముందో ఆ టైంకి మేము సేసుకుంటాము నెక్స్ట్ వచ్చి ఇది ఈ ప కాకరకాయ చెట్లు పెట్టుకుంటాము బెండకాయ ఇది గోంగాకు గోంగాకు విత్తనాలేసుకుంటాము వంకాయ టమేటా అన్ని ఖాళీ లేకుండా మేమన్నీ చేసుకొనే ఉంటాము దాన్ని బట్టి మనం దాన్ని బాగా నీల్ గీల్ కట్టి అది పెద్ద చెట్లయిపోతాది మాడిచెట్లు దానిలోపల రుదర కారకుండా అన్నీ పే చెట్లు పెట్టుకుంటాము పెట్టుకొని దాని కాయలను అమ్ముకొనేది కాయగూరలు ఇతరలకి బాగుంటాది మనం దాన్నిసేవ్ చేసుకుంటాం కదా డబ్బులు కూడా మన ఖర్చులకవతాది అని ఒక ఒకసారి ఈ వంకాయ పెట్టుకుంటాము అది అరుడైపోయిన తరువాత దాన్ని తీసేసి బెండకా పెట్టుకుంటాము బెండకాయ పెట్టిన బింకాయ్ అది ఒక అయిపోయిన తరువాత పందెల్లాగా ఏస్తాము లోపలనే పందేలాగా ఏసి దాన్ని కా అది కాయ అది ఫలితయిపొయిన తరువాత దాన్ని తీసేసి మళ్ళీ కాకరకాయ ఏస్తాము కాకరకాయ అదేలాగా పంట అయిపోయిందరంటే మళ్ళీ దాన్ని తీసి నూగులు చల్లుకుంటాము రాగి రాగికాడా ఏసుకుంటాము కంపు కూడా ఏసుకుంటాం లోపలున్నా కూడా ఏమంటే బాగుంది ఆ చెట్లు కింద స్థలాలు బాగుంది కాబట్టి కయిలో బాగా ఏసుకుంటాము వేసుకొనే ఉంటాము అయే ఒకటి ఏదేదో ఒకటి ఏసుకుంటూ పూ చెట్టు పెట్టుకొనేదో కాయగూరలు ఇది గోంగాకు చల్లే చల్లేసేది ఒకొకసారి ఒకసారి చల్లేస్తే కాడా దాన్ని పెరికి కట్ట పదిరూపాయలకి అమ్ముకొనేది మేము అమ్ముకొనేది అలాగే చేస్తున్నాం టమేటా ఏసుకుంటాము సీసన్ బట్టి ఫలితము ఏ సీసన్కు ఏది వస్తుందో ఆ సీసన్కి మేము ఆ ఫలితం మేము పండిస్తూ ఉంటాం దాంట్లోనే ఒక ఒక స ఒక మూల కూడా ఇది అరటి చెట్లు కూడా పెట్టుకునేది అరటి చెట్టు కూడా పెట్టుకుంటే కాడా అది నీళ్లు ఒకసోటా వస్తూనే ఉంటుంది కయిల కాడ ఊట ఆ పక్క నీళ్లు ఎక్కువగా వస్తుంది అరటి చెట్టుకి అది కూడా పైరు పంట పెట్టుకుంటాం ఆ మాడిచెట్టు లోపలనే ఉంటాది దాని వల్ల దాని వల్ల ఉపయోగముంది ఏది వృధాగా పోదు కయ్యిలు చెట్లు చెట్లు మాది చెట్లు వచ్చేస్తాది ఇవుండేది మన గాలి జాగాలో మనం ఏదో పైండు పండ్లు గిండ్లు ఇది కాయగూరలు అది పండించుకుంటాము మన కుటుంబానికి అవుతాది మనకి ఖర్చులకు అమ్ముకుంటే మనకు డబ్బులు వస్తుంటుంది ఏమే బాగుంటుంది ఇది మంచి పద్దతిగా ఉన్నింది కాబట్టి మేము చేస్తానే ఉంటాం వేరే పని మాకు లేదు ఏమే మాకు అదే ఆ తోటలోనే మాడి తోటలోనే ఖాళీ లేకుండా ఫలితానికి ఫలితాన్ని చెట్లు పెట్టుకుంటూ కాయగూరలు నాటుకుంటూ అట్లా బ్రతుకుతూ అట్లా జీవిస్తున్నాం మేము ఏమే అందురు గాడా చేసుకుంటే మంచిది ఎందుకు వృధాగా పోవాలి ఆ చెట్టు ఉంది ఒక చోట ఉంది చెట్టు ఖాళీ జాగా అంతా మనం చెట్లు పెట్టుకోవచ్చు కదా కొం చాలా మంది సోంబేరులైపోయి వదిలేస్తారు మనం అంటే అలాగా వదలకూడదు అంటే మనం రాష్ట్రం మన దేశం కూడా బాగుంటుంది మనము గ్రామం బాగుంటుంది అంటే మన గ్రామంలో పండించి ఇతరలకి తక్కువ రేటుకి ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు మార్కెట్లో ఇవ్వచ్చు పది మంది అలాగే పదిమందిలో మార్కెట్లో అందురు పోయేస్తే అందరూ కొనుక్కుంటారు తక్కువ రేట్గా కొనుక్కుంటారు ఒకడే పండించి దాన్ని ఎత్తుకొని పోయేస్తే అది పది ఇరవై రూపాయలకేసేస్తే వాడు నూరు రూపాయలకి అమ్ముతాడు అందురూ పండిస్తే ఆలాగ స్థలం ఖాళీ లేకుండా చేసుకుంటే పదిమంది ఎత్తుపోయి మార్కెట్లో ఏస్తే అది తక్కువ రేట్గానే అమ్మవచ్చు ఏమే చేసుకోవచ్చు అలాగే చేస్తే మంచిది